నమస్తే అండి ఏం కావాలండి సరేనండి రండి లోపలికి ఇక్కడన్నీ మంచివే ఉంటాయండి సరేనండి ఫస్ట్ లేడీస్వి చుస్తారాండి జెంట్స్వి చూస్తారా సరేనండి లేడీస్వి అయితే ఇటువైపు రావాలండి ఇదిగోనండీ ఈ శారీస్ చూడండి ఇది కొత్త మోడల్ అండి ఇదేనండి కొత్తగా ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటిలికి వచ్చాయి యాభై వేలు అలా పడుతుందండి కాస్ట్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ శారీ చూడండి ఇది ధర్మవరం శారీ అండి బ్లౌజేనాండి మగ్గం వర్క్ వస్తుందండి బోర్డర్కి సరిపోతుంది సరేనండి ఇదిగో ఈ శారీ చూడండి సరేనండి ఏంటండి డ్రస్సా అదే చేస్తాను అన్నారు కదండి అవునండి ఫ్రాక్స్ ఇవి పెళ్ళికి వేసుకునే ఫ్రాక్స్ అండి చూడండి కొత్తగా వచ్చాయి ఇది ముప్పై వేలు అలా పడుతుందండి డిస్కౌంట్ పోయి పాతిక వేలండి ఇది కలర్ చూడండి మెరూన్ కలరు మెరూన్ వైట్ అండి ఇక్కడ అందరూ ఇలాంటివే తీసుకుంటున్నారు బాగా శారీస్ ఇంకా తీసుకోరా అండి అవునండి సరేనండి బిల్ కౌంటర్ దగ్గరకి వెళ్ళండి నేను వచ్చి చెప్తాను వాళ్ళకి